నేను మా చిన్నప్పటినుంచి చెప్పాలంటే చాలా అల్లరి పనులే చేశాం స్కూల్లో జాయిన్ అయ్యే వరకు అయితే చిన్న చిన్న ఆటలాడుకోవడం కోతి కొమ్మొచ్చి స్నేహితులతో కలిసి చాలా ఆటలు ఆడుకున్నాం అలాగే చాలా సంతోషంగా గడుపుతున్న సమయంలో ఇంతే జీవితం అనుకునేవాళ్ళం కరెక్ట్గా అదే సమయంలో అమ్మానాన్నలు కలిసి మమ్మల్ని బడిలో జాయిన్ చేశారు కానీ మాకు ఆ బడికి వెళ్ళడం ఇష్టం ఉండేది కాదు అందుకే అప్పుడప్పుడు బడి మానేసి అలాగా జాంకాయలు దొంగతనం చేయడానికి వెళ్ళడం అలాగే చిన్న చిన్న నేరేడుకాయలు ఇవ్వన్నీ ఏరుకోవడం అలాగే ఆటలాడుకోవడం సాయంత్రం వరకు ఆటలాడుకుని ఇంటికి వెళ్ళేవాళ్ళం ఇంటిలో అడిగితే దెబ్బ దెబ్బలు తగిలి ఇంటికి వెళ్ళేవాళ్ళం ఇంట్లో అడిగితే ఏంలేదు చిన్న గొడవ అయ్యింది స్నేహితులతో కొట్టుకున్నాము దెబ్బలు అయ్యాయి అలాగని అబద్ధాలు కూడా చెప్పేవాళ్ళం ఆ అబద్ధములో ఉండే మాధుర్యమే వేరు అది చెప్పిన వెంటనే అమ్మ జాగ్రత్తగా జాగ్రత్త తీసుకుని మాకు దెబ్బలకి టించర్ వెయ్యడం అలాంటివి కూడా చేసేది తరువాత భోజనం పెట్టి స్నానం చెయ్యించి పడుకునే పడుకోబెట్టేది ఆ తరువాత అలా అలాగా స్కూలు కాస్తా హై స్కూల్ అయ్యింది హైస్కూల్కి వచ్చిన కాడనుంచి కొద్దిగా మీసం రావడం మనుషులు పెద్ద వాళ్ళు అవ్వడం అలా జరుగుతూ వచ్చింది ఆటలు కూడా పెద్దగా మారాయి గొడవలు కూడా పెద్దవయ్యాయి స్నేహితుల మధ్య గొడవ వచ్చిందంటే ఈ ఇప్పటి నుంచి వారం రోజుల వరకు మాట్లాడుకునేవాళ్ళం కాదు కాకపోతే వారం రోజుల తర్వాత మళ్ళీ మన స్నేహితులే కదా అలాగ అని వెళ్ళి మాట్లాడడం మళ్ళీ మాట కలిసిపోవడం గొడవలు అన్ని మర్చిపోవడం మళ్ళీ కలిసి ఆడుకోవడం అన్ని జరిగేవి నాకు ఇప్పటికీ గుర్తు పదవ తరగతిలో మణికంఠ అనే నా స్నేహితుడు ఒక ఒక అల్లరి పని చేశాడు అది చూసి మేము రోజంతా నవ్వుకుంటూనే ఉన్నాం అదేమిటంటే మార్నింగ్ అసెంబ్లీ పెట్టేటప్పుడు మేము అందరు భయపడుతూ భయపడుతూ బయటికి వచ్చి అసెంబ్లీలో నిల్చుంటే వాడు మాత్రం అరగంట లేట్గా వచ్చి ఏ దర్జాగా నాకేం పట్టనట్టు అన్నట్టు దర్జాగా పైకి వెళ్ళి క్లాసులో బ్యాగ్ పెట్టుకుని నెమ్మదిగా దిగి వచ్చి అసెంబ్లీలో నిల్చున్నాడు కానీ ఆ అబ్బాయిని ఎవరు పట్టించుకోలేదు అది చూసి మేము ఆ రోజంతా నవ్వుకుంటూనే ఉన్నాం ఇప్పటికీ ఇంకా గుర్తు ఉందంటే అర్థం చేసుకోండి అది ఎంత ఫన్నీ ఇష్యూయో తరువాత ఇంకా ఒక స్నేహితుడ్ని ఎంచుకోవడం ఆ స్నేహితుడిని ఆ రోజంతా ఆ స్నేహితుడ్ని కొట్టడం ఆ స్నేహితుడు మీద జోకులు వెయ్యడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళం ఎంతైనా టెన్త్ క్లాస్ అంటే టెన్త్ క్లాసే ఎంజాయిమెంట్ అంటే ఎంజాయిమెంటే అందరం బాయ్స్ ఉండేవాళ్ళం కాబట్టి మాకు ఇంకా అడ్డు చెప్పే వారు ఎవరు లేరు అలా అలాగా చిన్నతనం గడిచి కాలేజీ వచ్చింది కాలేజీకి వచ్చాక కూడా స్నేహితులు అయితే తగ్గిపోయారు పది మంది ఉండేవాళ్ళం పది మంది కలిసి ఎప్పుడైనా వీకెండ్స్లో వీకెండ్స్లో చిన్న చిన్న పార్టీలు అలాంటివి కూడా చెయ్యడం కాలేజీ మాత్రం డైలీ వెళ్ళేవాళ్ళం ఎందుకంటే అమ్మాయిలను చూడ్డానికి